నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం అందులో నాకు ఏంటంటే వాళ్ళు చేసే అల్లరి కానీ వాళ్ళు మాట్లాడే ముద్దు ముద్దు మాటలు కానీ వాళ్ళ చిన్న చిన్న చిన్నిచిన్నిగా నవ్వే నవ్వు కానీ వాళ్ళ ఏడుపు కానీ భలే క్యూట్గా ఉంటే నాకు వాళ్ళ అందుకే చిన్న పిల్లలంటే చాలా ఇష్టం అలాగే నాకు చిన్న చిన్న పక్షులు అలాగే కుక్కపిల్లలు చాలా ఇష్టం అందులో లాబ్ కానీ పోమేరియన్ కానీ ఆస్ట్రేలియన్ స్టెఫియా కానీ అట్లాంటిది అంటే చాలా ఇష్టం కుక్కపిల్లలు మా ఇంట్లో కూడా ఇంతకముందు ఆస్కార్ అని ఒక కుక్కను పెంచుకున్నాం ఆ కుక్క అంటే నాకు చాలా ఇష్టం దాంతో ఆడుకున్నప్పుడు కానీ దాంతో ఉన్నప్పుడు గాని నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉండుద్ది చాలా హ్యాపీగా ఉంటా నేను కూడా అది కూడా బాగా ఆడుద్ది దాన్నే అది వెళ్ళిపోయినా కానీ దాన్ని చాలా మిస్ అయ్యాను కానీ అది ఉన్నప్పుడు కానీ చాలా స చాలా సంతోషంగా ఉన్నాను తర్వాత మేము ఇంకో కుక్క పిల్లను తెచ్చుకున్నాము ఆ కుక్కపిల్లను వచ్చేసరికి మా అత్త వాళ్ళ ఇంట్లో ఇచ్చేసాము అది కూడా మాతో బాగా ఉండుద్ది నాకు ఆ కుక్కపిల్లలతో ఉంటే గాన్ ఉంటే హ్యాపీగా ఉండుద్ది అలాగే చిన్నపిల్లలతో ఉన్న బర్డ్స్తో ఉన్న నాకు చాలా హ్యాపీగా అనిపించేది అప్పుడు